మా ఊరిలో వచ్చి ఫస్ట్ మాకు పంటలు చేతుకి వచ్చి రా వచ్చి రాగానే వచ్చే పండుగ సంక్రాంతి అందుకనే మాకు సంక్రాంతి పండుగ అనేది చాలా అంటే చాలా విలువగా చాలా గ్రాండ్గా గొప్పగానైతే జరుపుకుంటాము మా ఊళ్ళలోకానీ చుట్టుపక్కల గ్రామాలలో కానీ ఎక్కడైనా ఎందుకంటే సంవత్సరం మొత్తంలో ఫస్ట్ పంట వచ్చేది సంక్రాంతి టైంకే సో అందుకనైతే మాకు సంక్రాంతి టైంలో మేమైతే మంచిగ చేతుకి పంట రాగానే మనకు దిగుబాటులో అమ్మేసి అండ్ వచ్చిన పైసెలతో సంక్రాంతి పండుగ అయితే చాలా ఘనంగా జరుపుకుంటాము అలా ఘనంగా జరుపుకోవడం మధ్యలో మధ్యలో కోళ్ళ పందాలు ఎద్దుల పందాలు కోళ్ళ పోటీలు అవి ఇవి జరుగుతుంటాయి వీటితో పాటు చాలా ప్రతి ఇంటి ముంగట పెద్ద పెద్ద ముగ్గులు వేసి కలర్ఫుల్ కలర్ఫుల్ గానైతే డెకరేట్ చేసి అయితే వుంచుతారు అండ్ ఇంటికాడా వేరే ఊళ్ళలో వుండే రిలే చుట్టాలు కానీ ఎవరైనా వున్న కానీ వాళ్ళందరిని అయితే రమ్మని అయితే పిలుస్తాము ఎందుకంటే మా ఊరిలో జరిగే పండుగను అయితే అందరు చూసి ఆనందించాలని కోరుకుంటాము అండ్ ప్రతి సంవత్సరం వచ్చి ఈ పండుగనైతే చాలా ఘనంగా జరుపుకుంటాము అండ్ చాలా అంటే చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ పండుగ అండ్ మంచి గ్రాండ్గానైతే చేసుకుంటాము ఇది పండుగ అండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అండ్ మంచిగా ప్రతి ముడురో త్రీ డేస్ అయితే జరుపుకుంటాము కనుమ బో భోగి సంక్రాంతి ఇవైతే చాలా మూడు గ్రాండ్గా జరుపుకుంటాము అండ్ ముగ్గులు అయితే చాలా ఘనంగా వేస్తారు చాలా గ్రాండ్గా వేస్తారు అండ్ ప్రతీ ఇంటి ముంగట ముగ్గేసి గొబ్బెమ్మలు పెట్టి అయితే జరుపుకుంటాము అండ్ భోగి రోజు వచ్చి నైట్ అయితే మంట పెట్టుకొని అందరం మనం కూర్చోని మంచిగా ముచ్చట్లు అయితే పెట్టుకుంటాము అండ్ కనుమ అనేది చిన్నపిల్లల అమ్మాయిల పండుగ అంటే అమ్మాయిలకి అయితే భోగి పళ్ళు పోసి వాళ్ళకైతే ఆశీర్వదించుతారు సో అలాగైతే కనుమ అయితే అమ్మాయిలకి సంబంధించిన పండుగ అండ్ మనం అయితే మన ఇండ్లల్లో వుండే చిన్నపిల్లలు అమ్మాయిలకైతే కనుములు అయితే ఇచ్చి వాళ్ళనైతే ఆశీర్వదించుతారు సో అందువలన అందరు బాగుండాలని కోరుకుంటాం ఈ పండుగ వచ్చి మనకైతే చాలా మంచిగా అవుతుంది అండ్ ఇలాంటి పండుగలకు అయితే మనం ఎలాంటి మైనస్ లేకుండా మంచిగా మనకు ఉన్న స్థాయిలో మరియు మరీ గ్రాండ్గా కానీ మనకు ఉన్నంతలో మనం చేసుకోవాలని చేసుకుంటాం బట్ చేసినకాడికి అయితే సంక్రాంతి పండుగను అయితే సంవత్సరం మొత్తంలో గ్రాండ్గా గుర్తుండి పోయేలాగా చేసుకుంటాం